ఖచ్చితంగా మంచి వైద్య సంరక్షణకి పేదరికం అడ్డంకిగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయంచుకోని మంచి వైద్య సదుపాయాలు పొందుతున్నారు అదే రీతిగా పేదవాళ్ళు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందాలంటే మన ప్రభుత్వ వైద్యశాలలో తగిన పరికరాలు లేవు తగిన సిబ్బంది లేరు వైద్య సిబ్బంది

పెట్టినా కానీ ఆ పథక డబ్బులు ఇచ్చి చేయించుకోనే వైద్యానికి గవర్నమెంట్ చే చేత స్కీముల చేత చేయించుకోనే వైద్యానికి చాలా తేడా ఉంది డాక్టర్లు వేరుగా ట్రీట్ చేస్తున్నారు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ కాని క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ తగ్గించి ఇది చేస్తున్నారు అందుచేత దీనిలో కూడా ప్రభుత్వం చొరవ చూపి కొన్ని కొన్ని సలహాలు తీసుకునే విధంగా చెయ్యాలి